హాయ్ నేను ఒక కారు బుక్ చేయడానికి ఒక ట్రావెల్ ఏజెన్సీని సంప్రదించాలనుకుంటున్నాను మీరు నాకు సహాయం చేయగలరా నేను నా ప్రియమిత్రుడైన స్నేహితుడి దగ్గరకి ఒక పర్యటక స్థలాన్ని సందర్శించాలనుకుంటున్నాను దానికి ఒక దానికి కారు బుక్ చేయడంలో మీరు నాకు సహాయం చేయగలరా నాకు ఇష్టమైన కారు టవేరా మేము మొత్తం ప ఎనిమిది మంది ఆ కారులో వెళ్ళాలనుకుంటున్నాము